ఏ మొక్కను ఎప్పుడు నాటాలి అనే నిర్ణయం చాలా కీలకం దీన్ని నిర్ణయించే విధానాల్లో కొన్ని ముఖ్యమైన అం అంశాలను ఆధారంగా ఆధారంగా తీసుకోవాల్సి ఉంటుంది వాతావరణ పరిస్థితులు ప్రతి మొక్కకు ఒక నిమిష్ట వాతావరణం అవసరం కొన్ని మొక్కలు చల్లని వాతావరణంలో బాగా పెరుగుతాయి మరికొన్ని వేడి ప్రదేశాలకు బాగా ఇష్టపడతాయి మనం చూసుకున్నట్లయితే ఖర్జూర కాయలు ఇటువంటివి ఎక్కువగా అరబ్ కంట్రీస్ లాంటి ముంబాయి యుఏఈ లాంటి ప్రదేశాలలో బాగా పండటానికి వేపుగా పండుతాయి అలాగే ఇంకొన్ని మనం చూసుకున్నట్లయితే స్ట్రాబెర్రీ లాంటి పళ్ళు కొన్ని కొన్ని లంబసింగి అరకు వైజాగ్ లాంటి చల్లని ప్రదేశాల్లో బాగా త్వరగా పండుతాయి వాటికి సారవంతమైన నేల కూడా చాలా అవసరం నేల రకం కూడా మొక్కలపెరుగుదలకు ముఖ్యమైనది కొన్ని మొక్కలు పలుచటి నేలలో బాగా పెరుగుతాయి అలాగే కొన్ని మట్టి నేలలో బాగా పెరుగుతాయి అలాగే ఎర్రమట్టి నల్ల బట్టి బట్టి బెట్టి మట్టి బట్టి కూడా మనం ఏ మొక్క ఎలా పండుతుంది అనేది కూడా నిర్ణయించబడుతుంది ఋతువులు మొక్కలు నాటే సమయం కూడా చాలా ముఖ్యం చాలా మొక్కలు వసంత రుతువులోనే లేదా వర్షాకాలంలోనే మొదలు నాటాలి ఈ సమయంలో మొక్కలు నాటిన చాలా మంచిగా పెరుగుతాయి మొక్కల విశిష్టత ప్రతీ మొక్కకు ఒక విశిష్టత పెరుగుదల పద్ధతి ఉంటుంది కొన్ని మొక్కలు నేరుగా సూర్యకాంతి కావాలి మరి కొన్ని నీడలో బాగా పెరుగుతాయి మనం చూసుకున్నట్టయితే సన్ఫ్లవర్ పొద్దు తిరుగుడు పువ్వు సన్ ఉదయించినప్పుడే బాగా పెరుగుతుంది అలాగే సూర్యుడు అస్తమించినప్పుడే మూసుకుపోతుంది అలాగే కొన్ని కొన్ని పువ్వులు సూర్యుడు అస్తమించిన తరువాత ప్రకాశిస్తాయి సాంప్రదాయక జ్ఞానం స్థానిక రైతులు మరియు తోటమాలీలు ఉండే సాంప్రదాయ జ్ఞానం కూడా మొక్కలు నాటేటప్పుడు ఏ మొక్కలను ఎప్పుడు నాటాలో నిర్ణయించడంలో సహాయపడుతుంది ఈ అంశాలన్నింటినీ పరిగణించి మన తోటలో ఏ ఏ మొక్కలను ఎప్పుడెప్పుడు నాటాలి అని చెప్పి మనం చూసుకోవాలి అలాగే కొన్ని కొన్ని మనం చూసుకున్నట్టయితే బీట్రూట్ అనేది అక్టోబర్ నెల నుంచి నవంబర్ నెలకి మనం మాట్లాడటానికి చాలా ఉపయోగపడుతుంది కాకరకాయలు ఫిబ్రవరి మార్చి నుంచి జూన్ నుంచి జూలై వరకు నాటవచ్చు అలాగే క్యాబేజ్ మనం నాటాలంటే సెప్టెంబర్ నుంచి అక్టోబర్ నెలలు చాలా శ్రేయస్కరం క్యాప్సికం అయితే నవంబర్ నుంచి జనవరి దాకా మే నుంచి జూన్ దాకా అలాగే కీర దోసకాయలైతే ఫిబ్రవరి మార్చ్ జూన్ జూలై నెలల్లో నాటితే మంచి ఎదుగుదల అనేది చూస్తా ఉంటాము అలాగే బెండకాయలు మనకి ఫిబ్రవరి మార్చ్ జూన్ జూలై బటానీలు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ నెలల్లో బా పండటానికి దోహదపడతాయి